నమస్తే ఎవరు ఆ లాస్ట్ నైట్ ఎం తిన్నారు చికెన్ తిన్నారా అయితే నో ప్రాబ్లమ్ అది తనంతట తానే సరిగ్గా ఆహారం అరగలేదనుకుంటాను దానివల్ల మీకు కడుపు నొప్పులేస్తుంది

మీ ఏజ్ ఎంతండీ ఇరవై సంవత్సరాలు అలా మీరు నార్మల్గా బయట ఫుడ్ తి బయట ఆహారం తిన్ని తీసుకున్నారా ఇంట్లో చేసి ఓ హెవీ తిన్నారు ఎక్కువ తిన్నారు ఆహ ఆ ఏం లేదమ్మా జస్ట్ అది ఇంట్లో ఫుడ్ ఎక్కువ ఇంట్లో ఆహారం ఎక్కువ తినడం వల్ల అలా అయింది ఏం లేదు ఒక ఒక మాత్ర ఇస్తే తగ్గుతుంది మీకు ఏంలేదు నార్మల్ ఏజ్ ట్వంటీ వన్ అన్నారు కదా ఏం కాదు మీకు దాంట్లో ఈ ఈ ఈ ఈ వయసులో సహజమేనండి ఏదుగ ఈ వయసులో ఏ తన్నా అరగుతుంది ఎం కాదులెండి ట్యాబ్లెట్ అవసరం లేదు వా వాటర్ కొంచెం ఎక్కువ తాగి నీళ్ళు ఎక్కువ తాగండి ఏమైనా అవసరమైతే ఈ ట్యాబ్లెట్ వేసుకొండి రాస్తాను తీసుకోండి

ఆ తినక ముందు వేసుకోండి సరే అండి నమస్తే నమస్తే